ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వంటవరపులు ఎలా చేసుకుంటామంటే ఇప్పుడు పండగ సమయాల్లో వచ్చేసి కొన్ని ఫలహారాలు చేస్తాం కదా అంటే అన్ని వెరైటీస్ మనమే చేసుకోలేము కదా ఇప్పుడు రిలేటివ్స్ బంధువులు అక్కం పక్కన మా స్నేహితులు మేమంతా చేరుకొని ఏం చేస్తామంటే ఇప్పుడు ఐదారు రకాలు చేయాలనుకుంటే మేము పంచుకుంటాం అనమాట కొన్ని రకాల నువ్వు చెయ్యి కొన్ని రకాలు నేను చేసుకుంటాను ఇప్పుడు అరిసెలు లడ్లు తర్వాత వచ్చి కేసరి గుగ్గులు ఇవన్నీ వచ్చేసి మేము బా పంచుకుంటాము ఇప్పుడు నేను కేసరి చేస్తానంటే నా పక్కింటి అమ్మాయి వచ్చేసి లడ్డు అలా మేము ప పనులు పంచుకొని చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఏం చేస్తామంటే కొన్ని విషయాలు వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఏమన్నా ట్రై చేయాలి అనుకోండి ఇప్పుడు టీవీలో ఏమన్నా ఒకటి చూసాము వంటకాలు దాని గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటాం ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ల వాళ్ల ఆలోచనలు చెప్తారనమాట దానికి సాయంత్రం వేళల్లో కొద్దిసేపు కూర్చొని సమయం కేటాయించి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అసోసియేషన్ ఫంక్షన్ వినాయక చవితి ఇలా వచ్చినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మా మా ఆలోచనలు పంచుకొని మేము కొన్ని వంటకాలు ట్రై చేస్తూ ఉంటాం అనమాట కొత్త కొత్త వంటకాలు ట్రై చేస్తూ అవి బాగా వచ్చిందంటే ఇప్పుడు ఫంక్షన్ సమయంలో ఇప్పుడు వినాయక చవితి వచ్చినప్పుడు నిమజ్జనం ముందు రోజు వచ్చేసి అందరూ మేము ప్రసాదాలు అంతా చేసి ఆ దేవుడికి పెడతాం అనమాట నైవేద్యంగా అప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడుకుని మేము కొత్త కొత్తగా ట్రై చేసి ఇలా చేయడం అనేది మాకు చాలా ఇష్టం అనమాట సాయంత్రం వేళల్లో ఇప్పుడు సాయంత్రం వేళలోనే అందరూ పిల్లలంతా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మేము ఫ్రీ గా ఉంటాం కాబట్టి అప్పుడు కూర్చొని ఇలాగ చేసుకోవడం మాకు అలవాటైపోయింది అనమాట